భారతదేశ రాజకీయాలు మరియు రాజకీయ పార్టీల గురించి చాలా మౌలిక విషయాలు ఉన్నాయి ప్రజాస్వామ్య దేశంలో భారత దేశంలో మీకు నచ్చిన అంశాలు కొనసాగిస్తున్నాయి మతాలు మరియు స్వాతంత్రం భారతదేశంలో ప్రజాస్వామ్య భవనం ప్రముఖంగా ఉంది మీకు నచ్చిన పార్టీలో మార్చడం మీకు అవసరమయ్యే అవకాశం ఉంది ఆత్మగౌరవం మరియు స్వార్థం భారతదేశంలో రాజకీయాలు ఆత్మగౌరవం స్వార్థం మరియు సామాజిక వాడుకరణ వల్ల నిర్మితం అవుతున్నాయి దరఖాస్తు మరియు నియమాలు భారతదేశంలో రాజకీయ దరఖాస్తు నియమాలు మరియు న్యాయ ప్రక్రియలు మహాత్మ పూర్ణమైన పాత్ర పడుతున్నాయి విద్యాభ్యాసం రాజకీయ విద్యాభ్యాసం మరియు అధ్యయనం మీకు మరియు మీ అనుచరులకి అనుకూలమైన నాయకులను ప్రవర్తిస్తుంది సామాజిక సేవ రాజకీయ నాయకుడు సామాజిక సేవలను ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మాట్లాడే అవకాశం వస్తుంది మీరు ప్రజాస్వామ్య భవనం పాటిస్తే మీరు మీ అభిరుచిని అనుచరించుకుంటారు మరియు మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని మీకు స్వయంగా నిర్వహించగలిగే స్వేచ్ఛ ఉంది అలాంటి నాయకులను ఎన్నుకోండి